హలో అది నేనూ ఆర్డర్ చేసిన కస్టమర్ని మాట్లాడుతున్నాను నేనూ ఆర్డర్ చేసి దాదాపు చాలా టైమ్ అయిందండి కానీ నేను ఇప్పటి వరకు ఎటువంటి ఆర్డర్ని రిసీవ్ చేసుకోలేదండి మీ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు రాలేదు కనీసం నేను ఆర్డర్ ట్రాక్ చేయడానికి కూడా లేదండి నేను పెట్టిన ఆర్డర్ ఎక్కడున్నది అన్నది ఇప్పుడు నేను పెట్టిన ఆర్డర్ అన్నది ఇంకొంచెం ఇంకో పది నిమిషాల్లో పావు గంటలో రాగలిగితే ఆర్డర్ అనేది నేనూ తీసుకుంటాను లేదంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను కనీసం మీరు ఎక్కడుంది ఆర్డర్ అన్నది కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు దీని గురించి ఆలోచించి కనీసం నా ఆర్డర్ ఎక్కడున్నదో అని ట్రాక్ చేయగలిగే ట్రాక్ చేసే విధంగా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని మిమ్మల్ని కోరుతున్నాను లేని యెడల ఆ ఆర్డర్ అనేది క్యాన్సెల్ చేయదలుచుకున్నాను